నేను నా స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీల్లో అందరితో పాటూ పాల్గొనేదాన్ని అప్పుడు నాకు పాటల పట్ల అభిరుచి కలిగింది అలాగే నేను నా కాలేజీ చదువుతున్నపుడు కూడా పాటల పోటీల్లో పాల్గొన్నాను అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు నాలో పాటలు పాడే ప్రతిభ ఉందని నేను పదహారు సంవత్సరాలలో తెలుసుకున్నాను